వండేటప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి వండేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే మనము పోపు పెట్టేటప్పుడు ఆ పోపు అనేది చిట్లుతు ఉంటుంది అది వచ్చి మఖం మీద పడుతుంది దానివల్ల నూనె వేడి నూనె అనేది మీద పడుతుంది అందువలన అది పడకుండా పోపు వేసేటప్పుడు గంజి మీద మూత పెడతాను ఇంకా వ కొంచెం పొయ్యికి దూరంగా ఉంటాను చేతులు కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకుంటాను గంజిని ముట్టేటప్పుడు గుడ్డతో పట్టుకుంటాను ఇంకా పెద్ద పెద్ద వంటకాలకు నేను కొంచెం దూరంగా ఉంటాను ఇంకా పండుగల సమయంలో అప్పాలు చేస్తు ఉంటారు అప్పుడు ఇంకా దూరంగా ఉంటాను ఎందుకంటే అక్కడ ఎక్కువ నూనె ఉంటుంది కాబట్టి అది ఏమన్న ప్రాబ్లం అయితే చిట్లుతుంది దాని వలన మన ఆ నూనె అనేది మన శరీరం మీద పడుతుంది అది మళ్ళీ కాలిపోతుంది అందువలన నేను వండేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ఇంకా ఉప్పు కారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే అవి ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ప్రాబ్లం అందుకు చాలా జాగ్రత్తగా వండుతు ఉంటాను